వంటలో నాకు దారుణమైన వైపల్యం ఎప్పుడైనా కలిగిందా అంటే నే నాకు పెళ్ళైన కొత్తలో నాకు మొదటగా వంట రాదు మొదటిసారి నేను వంట చేసినప్పుడు నాకు తెలియకుండానే నేను కొన్ని రకాల తప్పులు చేసాను ఒకసారి వంట చేసేటప్పుడు అది సరిగ్గా ఉడక్కుండానే అందులో అన్నీ వేసేసి అన్నీ వేసేయడం వల్ల ఆ కూర ఉడకలేదు సరిగ్గా కారం కారం తరువాత వేయాల్సింది ముందే వేసేసాను అలా నాకు ఆరోజు నేను చేసిన కూర బాగా రాలేదు ఆ రోజు నాకు చాలా బాధ అనిపించింది మళ్ళీ తరువాత నేను రోజు రోజు అలా ఇంకా ఆరోజు నేను చేసిన తప్పేంటో తెలుసుకుని మళ్ళీ రెండవ మళ్ళీ తరువాత అలాగే చేస్తూ చేస్తూ మెల్లిమెల్లిగా నా తప్పులు నేను తెలుసుకుంటూ ఈ ఇలా ఎంత కారం వేయాలి ఎంత ఉప్పు వేయాలి ఎట్లా తీసుకోవాలి ఫస్ట్ ఏదేది ఏది వేయాలి అని తెలుసుకుంటూ మెల్లిమెల్లిగా మంచిగా తగిన పాలల్లో అన్నీ వేసి వండటం నేర్చుకున్నాను నాకు దాని నుండి కోలుకోవడానికి కొంత సమయం పట్టింది కొన్ని రోజులు పట్టింది